చెప్పండి అమ్మ ఎందుకు వచ్చారు దొంగతనం జరిగిందా ఎక్కడ జరిగింది అమ్మ మీ ప్రాంతం ఏంటి ఆహా బ్యాంక్ కాలనీలో జరిగిందా అంటే ఎలా మీకు దొంగతనం జరిగినట్టు ఎలా తెలిసింది అమ్మా మీరు ఏమైనా కొంచెం వివరాలు ఇవ్వగలరా ఆ చెప్పండి ఆ ఓకే రెండు గంటలు అంటే అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చిందా అమ్మా లేదా తెల్లవారుజామున వచ్చిందా వాళ్ళు ఏ కలరు దుస్తులు వేసుకున్నారు అలా ఏమైనా తెలుసా ఓకే మరి మీ పక్కింటి వాళ్ళు ఏమీ లేరా అండి ఇంట్లో ఒక పని చేయండి ఇలా దొంగతనం జరిగినట్లు వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు చెప్పలేదా హా మంచిది అండి మరి మీరు మొన్న మీరు రెండు గంటలకే స్పంది సంప్రదించి ఉంటే మేము ఈపాటికి వారిని పట్టుకునే వాళ్ళము కదా అండి ఆ సర్లే అవునా ఏం పర్వాలేదు కంగారు పడకండి మేము చూసుకుంటాము మీకు నా నంబరు అక్కడ కానిస్టేబుల్ ఇస్తారు ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు నిస్సందేశంగా మమ్మల్ని సంప్రదించండి ఏ సమయం అయినప్పటికీ మేము మీకు అందుబాటులో ఉంటాం అలాగేనా అమ్మా హా సరే అండి ఇంకొకటి చెబుదాము అనుకుంటున్నాను మేము ఎప్పుడు పిలిచినా మీరు మాకు అందుబాటులో ఉండండి